హలో ఏం ఫ్రూట్స్ కావాలి ఆపిల్స్ ఉన్నాయి ఇప్పుడు సీజన్ జామకాయల సీజన్ కాబట్టి జామకాయలు ఉన్నాయి ఇప్పుడు అసలే ఫెస్టివల్ టైమ్ వినాయకచతుర్ది కాబట్టి ఆరెంజెస్ ఉన్నాయి ఆపిల్స్ వచ్చేసి స్వీట్ ఆపిల్స్ చిన్న ఉన్నాయి పెద్ధ ఆపిల్స్ ఉన్నాయి అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి పెద్ద ఆపిల్స్ వచ్చేసి వన్ ఎయిటీ కి కేజీ ఉన్నాయి చిన్న ఆపిల్స్ వచ్చేసి వన్ థర్టీ కేజీ ఉన్నాయి ఒక టెన్ రూపీస్ తక్కువ వన్ సెవెంటీ కి వన్ సెవెంటీ కి ఇస్తా వన్ సిక్స్టియ ఆ ఓకే అండి వన్ సిక్స్టీ కి పర్లేదు వన్ సిక్స్టీ ఎన్ని కేజెస్ కేజీ ఆ టూ కేజస్ ఆ ఓకే త్రీ కేజెస్ ఆపిల్స్ ఇంకా ఇంకా ఆరెంజెస్ గాని గువా వచ్చేసి నైంటీ కేజీ ఉంది స్వీటు ఉంటుంది పెద్దగా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ సీజన్ గువా కదా ఇప్పుడు గువా ది సీజన్ మళ్ళీ ఇది ఎక్కడో కాకుండా ఓన్లీ ఓన్ ఫామ్ లో మేము ఫామ్ నుండి తెప్పించుకునేది ఇది ఇవి జామకాయలు ఒకటే తోట నుండి వచ్చినాయి జామకాయలు ఫ్రెష్ గా ఉంటాయి నిన్న తెంపినవి ఈరోజు అమ్ముతాము కాబట్టి వీటికి తగ్గించడం అనేది ఉండదు నైన్టీ రూపీస్ మాకు అక్కడి నుంచి ఎయిటీ కి వస్తుంది మేము నైన్టీ కి సేల్ చేయడము అంతే మాకు టెన్ రూపీస్ మిగులుతుంది అది ఏందీ అంటే అది మాకు తెలిసిన వాళ్ళ ఫామ్ కాబట్టి మేము తీసుకురావడం అంతే ఓ సెవెంటీ రాదండి నైన్టీ అది నైన్టీ కి తగ్గదు నైన్టీ ఫిక్సడ్ రేటు గువా మీరు టెన్ టెన్ కేజీస్ తీసుకున్న కాని గువా లో కాస్ట్ అనేది తగ్గదు ఆపిల్స్ ఇప్పుడు మాతోని అయ్యింది కాబట్టి తగ్గించాను కానీ జామకాయలలో తగ్గించలేను లేదండీ నైన్టీ రూపీస్ కి తక్కు తక్కువరాదు నైన్టీ ఫిక్స్డ్ ఎయిటీ ఫైవ్ కూడా కష్టం అండి ఎయిటీ ఫైవ్ కూడా కష్టం తీసుకోండి నైన్టీ కి ఒక కేజీ మీరు ఒక్కసారి కేజీ తిన్నాక మళ్ళీ వెతుక్కుంటూ మళ్ళీ ఇక్కడికే వచ్చి తీసుకుంటారు ఓకే అండి ఎయిటీ ఫైవ్ తోనే తీసుకోండి కేజీయా ఓకే అవి త్రీ కేజెస్ ఇవి టూ కేజెస్ ప్యాక్ చేస్తున్నానండి ఓకే అండి